మా ప్రాంతంలో సాంకేతిక అభివృద్ధి అనేది సరిగ్గా లేక మా ప్రాంత ప్రజలందరూ వేరే ప్రాంతాలకు వెళ్ళి వాళ్న పనులు చేసుకుంటున్నారు మా దేశంలో అలాగే మా ప్రాంతంలో సాంకేతిక అభివృద్ధి అనేది ఒక ఒక స్థాయి వెనుకనే ఉంది అలాగే ఆ సమస్యలు చాలా ఉన్నాయి మా దేశంలో నెట్వర్క్ సమస్య చాలా ఉన్నాది అలాగే ఆ నెట్వర్క్ సమస్య వల్ల మా దేశంలో ఉండే చదువుకునే విద్యార్థులు అందరూ వేరే దేశానికి వెళ్ళి అక్కడ వాళ్ళ పనులను చేసుకుంటున్నారు ఇంకా ఇలాంటి సాంకేతిక అభివృద్ధి చెందే పనులు మా దేశంలో చాలా ఉన్నాయి అవన్నీ మా ప్రభుత్వ ప్రభుత్వం మారుస్తుందని నేను కోరుకుంటున్నాను సాంకేతిక అభివృద్ధి అనేది ప్రతి మనిషికి చాలా ఇం చాలా ముఖ్యమైనది సాంకేతిక అభివృద్ధి లేని ఆ ప్రాంతం ఎప్పుడూ ముందస్తున్న ఉండదు మన ప్రాంత ప్రజలు సాంకేతిక అభివృద్ధి కోసం వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు